హలో నేను మమతని మాట్లాడుతున్నాను అండి మీరు విద్యుత్ శాఖల వారే మాట్లాడుతున్నారా ఇక్కడ నేను మారుమూల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ సరిగ్గా విద్యుత్ సరఫరా అనేది లేదు లేకపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మన విద్యుత్ లేకపోవడం వల్ల ఏం కనబడటం కనబడటం లేదు రాత్రిపూట కొంచెం పెద్దవారికి క కష్టమవుతుంది వాళ్ళు కూడా సరిగ్గా ఏ పని చేయలేకపోతున్నారు మీరు కాస్త దయచేసి దయచూపి మీరు విద్యుత్తు నుంచి సరఫరా చేయండి విద్యుత్ మాకు దానివల్ల మాకు మంచి కలుగుతుంది మీరు చేస్తే ఎంతో సంతోషంగా ఉంటాము మరి ఆ కనెక్షన్ చేస్తే మీకు ఎంతో బాగుంటుంది మీరు కనెక్షన్ చేసినందు వల్ల మేము విద్యుత్ శాఖకి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఇది నా యొక్క దరఖాస్తు మీరు ఎంత వీలైతే అంతా తొందరగా విద్యుత్ శాఖ నుంచి సరఫరా చేస్తే ఎంతో మంచిది అలా చేస్తే మీకు ఎంతో అంతా కృతజ్ఞతలు మేము తెలుపుకుంటాము అలా చేయడం వల్ల మాకు మంచిగా ఉంటుంది రాత్రిపూట మాకు గాలి వస్తుంది సరిగా పడుకోగలుగుతాము కొంచెం ఈ యొక్క నాయొక్క మాటని మీరు తీసుకొని మీరు చేస్తారని కోరుకుంటున్నాను అలాగే విద్యుత్ శాఖ మంత్రికి ఇది తెలియజేయాలి అని అనుకుంటున్నాను నేను కృతజ్ఞతలు తె కృతజ్ఞతలు తెలుపుతూ పెడుతున్నాను